మా ఊర్లోకిండైతే పోయినం ఆటోలో పోయిన ఆటోలో పోయి ఆడ టేషన్కుదాక పోయినాం బస్సు ఎక్కి మళ్ళీ ఆటోలో పోయి టేషన్ కాడ దిగి ఇంటికి పోయిన ఇంటికి పోయినాక ఆటోకు పైసలు ఇచ్చిన పైసలు ఇచ్చి ఇంటికి పోయిన ఇంటికి పోయినాంక పర్స్ మళ్ళీ పోయిన పర్స్ చూసుకుంటే పర్స్ లేదు మరి ఆటోలో పడిపోయింద ఎక్కడ పడిపోయిందో నాకు తెలిదు అయ్యో ఎలా అని మళ్ళీ ఇరగా భాదపడకుంటూ ఇంటికచ్చిన ఇంటికచ్చి మా కొడుకుతో చెప్పిన మా కొడుకు గిట్లా సంగతిర పండ పైసలు ఉండే పర్స్ పడిపోయిందని ఏడ్సుకుంటూ చెప్పినవన్నీ మా కొడుకచ్చిండు మా కొడుకచ్చి మరి ఎక్కడ పడిపోయింది ఆటోలో ఎక్కండని అది సెల్లుతో అదేందో తెలుస్తుంది అంట సెల్లులో చూసుకుంటే సెల్లుల్లో చూస్కుంటే తెలుత్తుందని మా కొడుకును ఇంకా ఏడ్చుకుంటూ మా కొడుకు బండి మీద చూసుకొని పోయిన అక్కడి దాక ఆటోలా కాడికి పోయినాం అడుక్కుంటా అడుక్కుంటా అడుక్కుంటా పోతే ఆటోకాడ ఎవ్వరు మాకు తెలిదు అంటే మాకు తెలిదు అని చెప్పి అంటున్నారు ఇక అక్కడ అడ్డ కాడికి పోయినాం ఆటోల అడ్డా కాడికి పోయి అందరిని తెలుసుకున్నాకా ఇంకా తర్వాత ఆడు దొరికిండు దొరికినాక ఇంకా మేము అడిగి మాది మాకు ఇచ్చిండు